గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటేండి భారతదేశంలో చాలా అభివృద్ధి చూపించింది అంటే గత సంవత్సరాలలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా అభివృద్ధి పొందింది ప్రస్తుతం భారత ఒక్క జిడిపి చూసుకుంటే మనం మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకి చేరుకుంది ఇది ప్రపంచంలోనే అతి ఎగువ పెద్ద దేశం కింద మారింది అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో సేవా రంగాలు తయారీ రంగాలు అలాగే క్రిష్టులు ఆర్థిక వ్యవస్థలు ప్రభుత్వ సంస్థలు అలాగే మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి అయితే వీటిలో ముఖ్యంగా మనల్ని ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే

తయారీ రంగం అంటే మన మన దేశంలోనే కొనాలి మన దేశంలోనే అమ్మాలి అంటే మేక్ ఇన్ ఇండియా వంటి వాటి ద్వారా కూడా చాలా ప్రోత్సాహం ఉంది అనేకమంది సొంతంగా ప్రతి దాన్ని తయారు చేసుకోవడం ఇంపోర్టింగ్ని మానేసి మొత్తం ఎక్స్పోర్టింగ్ చేయడాన్ని మీదే ఇప్పుడు మనం కన్ను దృష్టి పెట్టడం వంటివి చేయడం వల్ల అనేక రకాలుగా మనం

మళ్ళీ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి వాటిలో ఎక్కువ లైక్ ఫాలోవర్స్ని తెచ్చుకుని వాటిల్లో అడ్వర్టైజ్లు ఇవ్వడం అలాగే డబ్బులు సంపాదించడం అలాగా అనేక రకాలు కింద మారారు చాల జనం కూడా మంచి కంటెంట్నీ తయారుచేసి వాటిని పోస్ట్ చేస్తే ఎంతోమందికి తెలియని వాళ్ళకి

మనమే మొదటి స్థానంలో గానీ రెండో స్థానంలో కానీ ఉంటామని కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే చెప్పినవి అది వాస్తవమైతే మనం వేరే దేశాలకు వెళ్ళకుండా మన దేశానికే అనేకమంది వచ్చి జీవనోపాధిని గడుపుకుంటారని ఆశిస్తున్నాను